ఈ కాలంలో చిత్రాలు చూసి యువత చెడిపోతుంది సినిమాల్లో ఉన్నట్టే నిజ జీవితంలో కూడా ఉండాలనుకుంటున్నారు కానీ అది కుదరదు జానపద సంస్కృతి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కనుమరుగయ్యంది అప్పట్లో జానపద సంస్కృతి జరుగుతుందనగా ఊరందరూ ఒక దగ్గరికి వచ్చి గుమికూడి చాలా సందడిగా ఆస్వాదించేవాళ్ళు కానీ ఇప్పుడు కనుమరుగయ్యింది వార్తాపత్రికలు సాహిత్యం మరియు

ఇప్పుడు ఎలాంటి ఉపయోగాలు లేవు చిత్రాల వల్ల ఈ సమాజం చాలా చెడిపోతుంది కొన్ని చిత్రాల వల్ల మంచి జరుగుతుంది కొన్ని చిత్రాల వల్ల చెడు జరుగుతుంది